మాది గుంటూరు జిల్లా అండీ ఇందులో అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్శన స్థలాలు ఉన్నాయి అందులో మేము మా ఫ్రెండ్స్ మా యొక్క రిలేటివ్స్ అందరూ కలిసి వెళ్ళేది అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళింది అయితే కొన్ని ప్రదేశాలు ఉన్నాయండీ అందులో అయితే నాకు చాలా నచ్చినవి కొండవీటి గుహలు ఈ గుహలు అనేవి కొండవీటి కోట అనమాట వీటిని గుహలు అని కూడా అంటారు ఇది చూడడానికైతే చాలా బాగుంటుంది ఇది రెడ్డి రాజులు అనబడేటటువంటి పోలయ్య వేమారెడ్డి గారు పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించారు ఇది మనం మన బ్యానర్ మీద వెళ్లినట్లయితే నండి ఇది చుట్టూ భలే ఒంపులు కలిగి ఉంటదనమాట అంటే కొండ మీద ఉంటుంది కాబట్టి అదే తిరుగుతున్నప్పుడు చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది అనమాట అండీ ఇది మనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాదనమాట మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది దీనికి మనం కంపల్సరీ వెళ్లేటప్పుడు అయితే కొంచెం వామీటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి చుట్టూ రౌండ్ రౌండ్ తిరుగుతూ వెళ్ళాలి అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయచ్చు ఇంకొకటి ఏంటంటే ఉండవల్లి గుహలు అనమాట ఇది నాలుగో శతాబ్దంలో నిర్మించారు ఇందులో ఏంటంటే గణపతి విగ్రహం విష్ణు విగ్రహం ఇంకా సన్యాసులు విగ్రహాలు అలాంటి ఉంటాయి అనమాట ఇవి ఒక టెంపుల్లాగా అనమాట ఇవి చూడ్డానికి వెళ్తే మాత్రం చాలా అందంగా ఉంటాయండి చూడడానికి ఇంకా ఇంకొకటి ఏంటంటే సూర్యలంక బీచ్ అనమాట అండి ఈ బీచ్లో అయితే చాలా బాగుంటదండి నిజంగా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మేము మా పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేసాం ఇందులో రిసార్ట్ కూడా మనకి ఇస్తారు ఇంకా ఇందులో నవంబర్ టైంలో వెళ్తే నండి మనం డాల్ఫిన్స్ని కూడా చూడచ్చు అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి అలలు అవి కూడా తక్కువ ఉంటాయి ఇక్కడ సముద్రం స్నానాలు అవి కూడా చేయచ్చు మనము ఇది ఏంటంటే మనకి కార్తీకమాసం అలాంటి టైంలో భక్తులు అనేవాళ్లే ఇక్కడ ఎక్కువ వస్తారు ఇందులో మనం సముద్ర స్నానం అది చేస్తే మనకి కొంచెం మంచి జరుగుతుంది అని కొంచెం నమ్మకం కూడా ఉందండి ఇక్కడ అలాగే ఇంకొకటి ఏంటంటే నాగార్జునసాగర్ ఇంకా కోటప్పకొండ అలాంటివి కూడా ఉన్నాయి అనమాట ఇది బోటు ప్రయాణం బోటులో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుందనమాట మనం బోటులో కానీ ప్రయాణం చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది అని చాలా అద్భుతంగా ఆ వాటర్ ఫాల్స్ అవి మనం చూడచ్చు అనమాట ఇంకానే ఎత్తిపోతలు వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇది కూడా పై నుంచి వాటర్ అలా పడుతున్నప్పుడు చాలా బాగుంటుందనమాట ఇంకా కోటప్పకొండ అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట ఇది శివుడి విగ్రహము ఇది ఉంటుంది అనమాట ఇందులో ఏ కొండ నుంచి చూసినా మనకి ట్రయాంగిల్లో కనిపిస్తాయి అనమాట దీనికి ఏంటంటే ప్రత్యేకమైన ఆచారాలకు కూడా ఉన్నాయనమాట అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచారాలు ఇంకా ప్ర ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి దీనికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కూడా మనం ముందుగా శివుని దర్శనం చేసుకుని మిగిలినవన్నీ చూడాలి అనేసి ఒక ఆచారమైతే ఉంటుంది అండి అలాగే మిగిలినవన్నీ కూడా పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నేను వెళ్ళిందే ఇక్కడ మంగళగిరిలో పానకాల స్వామి దేవాలయం అనేసి ఉంటుందనమాట అండి అది కూడా చాలా బాగుంటది ఇక్కడికి వెళ్తే కూడా చాలామంది మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంటారు అనమాట అండి